నేను చేసిన వంట మా వాళ్ళల్లో ఎవరికైనా నచ్చితే నేను ఏ విధంగా అయితే చేసానో అదే విధంగా స్టెప్ బై స్టెప్ చెప్పి మరీ నేర్పిస్తాను కానీ ఇంట్లో వాళ్ళకే కాకుండా బయట ప్రపంచానికి కూడా నా వంటకం ఎలా ఉందో వాళ్ళకి తెలియాలి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నడుపుతాను కానీ ఇంట్లో వాళ్ళకి నా వంటకం నేర్పి నేర్పించడానికి నేను తగు జాగ్రత్తలు తీసుకుంటాను నేను ఏ ఏ పద్ధతులైతే వాడానో వాళ్ళకి అదే పద్ధతులు చెప్పి క్రమక్రమంగా ఒకటి ఒకటిగా చెప్పి నేర్పిస్తాను పూస పూసగా ఎలాగ వండాలి పొడిపొడిగా ఎలా వండాలి ఏ రుచి ఏ వంటకి ఏం వేస్తే ఏర ఏ రకమైన రుచి వస్తుంది అలా చెప్పి కొన్ని టిప్స్ ద్వారా వాళ్ళకి నేను ఎలా అయితే చేసానో అదే విధంగా ఆ రుచి వచ్చేటట్టు చెప్పి మరి నేర్పిస్తాను నా నా వంటకాలలో ఎక్కువ నా నా హస్బెండ్ అయితే రొయ్యల కూర చికెన్ కర్రీ మళ్ళీ మేక మాంసం అవి బాగా నచ్చుతాయి నా హస్బెండ్కిి మరి అయితే ఆయన ఒకసారి నన్ను రొయ్యల కూర అడిగారు రొయ్యలు కూర నాకు నేర్పించవూ అని అడిగారు అయితే నేను ఆయనకి ఫస్ట్ బాండి పెట్టి దానిలో కొంచెం నూనె వేయమన్నాను ఆయన అదే కొలతతో నూనె వేసారు ఆ తరువాత దానిలో కొన్ని జి జీలకర్ర వేసి ఫ్రై చేయమన్న జీలకర్ర అయిన తరువాత దానిలోకి ఉల్లి ఒక కప్పు ఉల్లిపాయలు వేయమన్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అంటే ఒక్క స్పూనే ఆ ఒక్క చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు వేయమన్నాను అది కూడా వాసన పోయేంత వరకు బాగా రెడ్గా వేపమన్నాను వేగిన తరువాత దానిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలండోయ్ వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఆ కరివేపాకు వేసి అట్లా ఇట్లా ఒక రెండు నిమిషాలు వేపిన తరువాత దానిలోకి టమాట ముక్కలు వేయాలి టమాట ముక్కలు వేసిన దాత దానిలో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయండి వేగిన తరువాత బాగా వేగిన తరువాత దానిలోకి ముందుగా ఒక జీడిపప్పు రెండు మూడు కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు తీసి బాగా మిక్సీ పట్టి దానిలో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి అది ప్రక్కన పెట్టుకున్న తరువాత టమాటాలు వేగిపోతాయి కదండి ఇప్పుడు దానిలో కొంచెం కారం పసుపు మళ్ళీ గరం మసాల ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలిపేయాలి కలిపిన తరువాత మన దగ్గర రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలన్నింటినీ వేసేసి ఆ రొయ్యల్ని కూడా బాగా మసాలా పట్టేలాగా ఆ నూనె పట్టేలాగా ఆ కారం ఆ ఉప్పు అన్ని పట్టేలాగా ఒక ఫైవ్ మినట్స్ అలా వేపుతూ ఉండాలి అలా వేగిన తరువాత ఇప్పుడు దానిలో జీడిపప్పు ఎండు కొబ్బరి మిశ్రమం పక్కన పెట్టుకున్నాము కదా అది వేసి బాగా కలపాలి కలిపిన తరువాత అది కూడా ఆ రొయ్యలకు పట్టేస్తుంది కదా ఇప్పుడు కొన్ని వాటర్ వేసి దానిలో ములక్కాడలు వేస్తే ఇంకా బాగుంటుంది తెలుసా ఆ ములక్కాడలు కూడా వేసి అలా కలుపుతూ ఉండాలి కలిపిన తరువాత వాటన్నింటికీ ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ పట్టేస్తాయి కదా ఇప్పుడు వాటర్ వేసి మూత పెట్టాలి కొంచెం మగ్గిన తరువాత దానిలో కొత్తిమీర పుదినా కొంచెం గరం మసాలా మళ్ళీ వేసి ఒక్కసారి అటు ఇటు కలిపేసి ఉప్పు చూసుకొని కారం చూసుకొని మూత పెట్టేసి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలి దగ్గరకి అయిపోయి నీరు నూనె పైకి తేలుతుంది కదండీ అప్పుడు కట్టేసుకుని వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల కూర ముళక్కాడలు వేసుకుని తింటే నా సామిరంగా భలే ఉంటుంది తెలుసా అండి